కొత్త తరాల వారి కంటే పాత తరాల వారే మతపరమైన వారని నేను అనుకుంటున్నాను ఎందుచేత అంటే పూర్వం మన తల్లితండ్రులే కానీ మన నాన్నమ్మ తాతయ్యలే కానీ ఎంతో కొండు భయభక్తులతో ఏ విషయం చేయాలన్నా ఒక పూజ చేయాలన్నా ఒక యాగం చేయాలన్నా సరే లేదంటే ఒక పండుగ చేసుకున్నా సరే వారెంతో శ్రద్ధా భయభక్తులతో ఉదయాన్నే లేచి స్నానం గట్టా చేసి శుభ్రంగా పూజకు తగిన ఏర్పాట్లన్నీ చూసుకునేవారు అలాగే ఏ పండుగ వచ్చిన వారు శుభ్రంగా ఇల్లంతా కడుక్కొని అలాగే శుభ్రం చేసుకుని ముగ్గులన్నీ పెట్టుకుని ఇది అతిధులందరిని కేకేసి చుట్టాలని పిలిచి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అల్లుల్ని వారిని ఇంటికి పిలిచి ఎంతో ఆచారంగా ఆచారభరితంగా అన్నీ చేసేవారు కానీ నేటి తరాల్లో మనం చూసినట్లయితే అందరూ పట్నాల్లోనూ నాగరికతలోనూ వెళ్ళిపోవడం ద్వారా ఆ భయభక్తులు ఏమి లేవండి దేవుడి భయభక్తులు ముఖ్ ముఖ్యంగా లేవు వారికి ఏంటంటే ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు వాటి వల్ల వారు గుడికి వెళ్ళడానికి కాని ఒక గురువారం గుడికి వెళ్ళడానికి కాని గోపురంకెళ్ళి దండం పెట్టుకోవడానికి కానీ వీటికి కూడా వాళ్ళు ఖాళీ లేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే పండగల విషయంకొస్తే వారికి ఆ ఉద్యోగ ఒత్తిడిలో పండుగరోజు ఒక్కరోజే సెలవు కావాలన్నా వారిఇటువంటి భయభక్తులు కలిగిన విషయాలే గాని పూజలను ఆచరించడం గాని ఇలాంటివేమీ చేయలేకపోతన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే పాతతరమైన వారే ఎంతో మతపరమైన వారుగా మన మనకి కనపడుతున్నారు పైగా వారు పాటించే సిద్ధాంతాలన్నీ కూడా ఎంతో భయభక్తులు కలిగినవారు పాటించే సిద్ధాంతాలు అలా ఉండేవి కానీ నేటి తరంలో చూసుకుంటే అలాంటి సిద్ధాంతాలు పాటించేవాళ్ళు ఎవరూ లేరు ఏవన్నా భయభక్తులు కలిగినయున్న వారిని కూడా చూసి హేలనచేసే రోజుల్లాగా ఉన్నాయి ఈ రోజులు కాబట్టి పాత తరాల వారే మతపరమైనవారని కొత్తతరాల కంటే పాతతరాల వారే బాగా భయభక్తులు కలిగి దేవుని యందు ఉండేవారని నేననుకుంటున్నాను